ఆ అమ్మా చెప్పండి గుడ్ మార్కింగ్ అమ్మా ఆ చాలా సంతోషం అమ్మా ఏ క్లాసు ఓకే మరీ మంచిది మన దాంట్లో సీట్స్ ఎవైలబుల్ ఉన్నాయ్ చూపించచ్చు బాగుంది నైస్ ఎవరు చెప్పారు ఇక్కడ మా స్కూలు మంచిదని ఓకే చాలా మంచిదమ్మా మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు ఆ ఫీజు వరకు ఓకే మీకు పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాం స్టడీ వరకు మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు పిల్లల్ని మా సొంత పిల్లలా చూసుకుంటాం ఇక్కడ ఇంటర్మీడియేట్ వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు వన్స్ జాయిన్ చేస్తే మీరు ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం

ఆ ఫీజ్ ఆ మీరు ఎక్కడుంటున్నారమ్మ నియర్ బై అంటే ఎరౌండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఓకే అమ్మా మరీ మంచిది మాకు టెన్ కిలోమీటర్స్ రేడియస్ వరకు మనది బస్సు ఫెసిలిటీ ఉంది సో మీకు పిల్లలకి మీరు వచ్చి దింపాలి అని మీరేమి బర్డెన్ పెట్టుకోవక్కర్లేదు ఆ రెస్పాన్సిబిలిటీ మాది పిల్లల వరకు మొత్తం అన్ని మేము చేసుకుంటాము అలాగే ఫీజెస్ ఫీజు విషయానికి వస్తే గనక మీకు చిన్న పాపకి తౌసండ్ రూపీస్ పర్ మంత్ అలా ఉంటుంది పెద్ద పాపకి ఏమొ వచ్చి టూ తౌసండ్ రూపీస్ పర్ మంత్ అలాగ ఛార్జ్ చేస్తున్నం అలాగే బిల్డింగ్ ఫీజు ఇనీషియల్ గా వన్ లాక్ పర్ హెడ్ ఇద్దరి పిల్లలకి వన్ లాక్ పే చేసేస్తే మళ్ళి మీరు ఇంటర్మీడియట్ వరకు ఫర్దర్ గా పే చేయాల్సిన ఆవరసరం లేదు సో ఆ ఎక్కువంటే మరి దాని బ మనకి రెపుటేషన్ ఉందమ్మా ఈ స్కూల్ కి ఓ ట్వంటీ ఇయర్స్ నుంచి స్కూలు ఆక్చువల్ గా రన్ అవుతుంది అలాగే దీని చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి మీ చుట్టు పక్కల మీ ఫ్రెండ్స్ అందరిని అడిగే ఉంటారు కదా మొత్తం ఇవన్నీ మీరు ఈ విషయం చూడక్కర్లేదు మీరు మీ చుట్టు పక్కల ఎవరినైనా సరే సజెస్ట్ చేయాలనుకుంటే రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి మీరు ఒకసారి అడగండి వాళ్లే మీకు చెప్తారు ఎంత పర్ఫెక్టు గా స్టడీస్ బాగుంటాయో అంత డిసిప్లైన్ గా ఉంటుందో పిల్లలకి రిజల్ట్ విషయంలో కూడా అంతే పెర్ఫెక్టు గా ఉంటుంది ఫ్యూచర్ లో వీళ్ళు చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మాది మీరు దాని గురించి ఏం భయపడక్కర్లేదు మీరు బస్ చార్జెస్ కూడా మీకు పెద్ద ఇదేం కాదమ్మా తౌసండ్ రూపీస్ అలా ఉంటుంది బస్ చార్జెస్ కూడా పర్ మంత్ ఫెసిలిటీస్ అంటే మీ చిన్న పాప ఉంటుంది కాబట్టి మార్నింగ్ నైన్ టూ ఈవెనింగ్ ఫోర్ అమ్మా స్కూలు సో మీకు మార్నింగ్ స్నాక్స్ వరకు మీరు పెట్టేసేయండి పిల్లల వరకు స్నాక్స్ వరకు మేము చూసుకుంటాం కానీ పెద్ద పాపకి మీరే చూసుకోవాలి అలాగే ఆ మీ చిన్న పాపకేమోనేసి ప్లే స్కూల్ ని గట్రా అన్నీ ఆడించే బాధ్యత మాది స్టడీస్ తో పాటు వాళ్లకి కూడా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీ పెద్ద పాపకేమో వచ్చి కంప్యూటర్ క్లాస్సేస్ వస్తాయి అమ్మ ఒక కంప్యూటరు దాని గురించి తెలుసుకోవాలన్న కూడా తనకి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ అంతా కంప్యూటర్ మీద అధారిపడి ఉంటది కాబట్టి అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది సో స్టడీస్ విషయంలో మీరేమీ భయపడక్కర్లేదు ఆలోచించకర్లేదు ఒకే అంటే ఫీజు తగ్గిచ్చాలంటే దానిబట్టే కదమ్మా ఉంటుంది ఆ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఓకే డిఫెన్సు లో ఉంటున్నారా ఓకే ఓకే మరీ మంచింది దేశాని కోసం సేవ చేస్తున్నారు అయన కోసం ఆ మాత్రం చేయలేమా ఒకే రమ్మనండి ఫీస్ లో టెన్ పెర్సెంట్ డిస్కౌంట్ నేనిస్తాను సో మీరు దేశానికీ సేవ చేస్తున్నారు మేము మీకు సేవ చేస్తున్నం ఇక అంతకన్నా ఏమున్నది మీరు ఈలోపు ఏమి ఆలోచించకండి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి మీ షూస్ దగ్గర నుంచి మీరేం ఆలోచించకండి మొత్తం అని ఇక్కడే మేమ్ ప్రొవైడ్ చేస్తాం జెస్టు ఒక టర్మ్ పే చేస్తే చాలు ఆ ఒకేసారి మీకు వన్ లాక్ ఇద్దరికి టూ లాక్స్ ఎక్కువవుతుంది మరి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే గనుక మీరు దీని క్వాటర్లీ బేసిస్ కూడా చేసుకో ప్రతి మూడు నెలలకోసారి కూడా పేమెంట్ చేయచ్చు వన్ ఇయర్ లో పేమెంట్ చేయచ్చు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏముందమ్మా ఇప్పుడే మాట్లాడేసి సీట్ బుక్ చేసి ఎందుకంటే సీట్స్ అని చాలా ఫాస్టు గా ఫిల్ అవుతున్నాయి మీరు ఇప్పుడు కన్ఫర్మ్ అంటేనే సీటు హోల్డ్ చేయగలను లేదంటే వేరే వాళ్లు చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లో వాళ్లకి ఇచ్చేస్తాం ఒకరి కోసం ఆపలేంకాదమ్మా ఎంతది మీరు ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి కానీ ఏదైనా సరే మీరు ఇమ్మీడియేటుగా ఇప్పుడు మీరు చెపితేనే సీట్ హోల్డ్ అవుతుంది తరువాత మీరు ఫీజు ఎక్కువని అలాగ ఉండిపోయినా కూడా మరి మీకు సీ సీట్ దొరకకపోతే మరి మీరే బాధపడతారు అందుకు చెపుతున్నాను మీరు రెప్యుటేషన్ అన్నీ వినే వచ్చారు కాబట్టి మీకు ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఆలోచించుకొని ఇప్పుడు ఏ విషయం చెప్తే దాని బట్టి ఫర్దర్ ఫీజు ఇప్పుడేమి పే చేయక్కర్లేదు మీరు యెస్ అని అనుకుంటే చాలు ఫర్దర్ గా మీ ఆయన వచ్చేసరికి మేం మాట్లాడుకుంటాం అయితే మీ ఇద్దరి పిల్లలకి నేను ఆ సీట్లు కన్ఫర్మ్ చేసేస్తున్నాను మీ ఆయన్ని వచ్చి ఒకసారి నన్ను కలవమని చెప్పండి ఓకేమ్మా సరే మంచిదమ్మా ఉంటాను